హలో హలో నమస్తేండి నాపేరు అశ్వినీ నేను టూ జీరో ఫైవ్లో రూమ్లో ఉన్నా పర్సన్ని మాట్లాడుతున్నాఅండి సార్ మేడం అదేండి నేను ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంట్నాను సా అంటే నాకు స్టార్టర్స్లో చికెన్ స్టార్టర్ ఒకటి చికె డ్రాగన్ చికెన్ ఒకటి ఫిష్లో అపోలో ఫిష్ ఒకటి క్రాబ్లో ఎదైనా ఫ్రై చిన్న ఫ్రై కింద చేయించండి అలగే మెయిన్ కోర్స్కి వస్తే అందులో బిర్యానీ ఒకటి చికెన్ ఒకటి మటన్ బిర్యానీ ఒకటి సార్ అంటే డ్రైయే చెప్పండి

డ్రాగన్ చికెన్ కావాలండీ కొంచెం అవన్నీ స్పైసీగా చేయించండి

అవునండి స్పైసీగా ఉండాలి ఆ రెండూ చేయించండి ఆ అవును సార్ డ్రాగన్ చికెన్ ఒకటి ఫిష్లో అపోలో

సరేండి అది అదొకటి వెట్ చేయించండి ఓకేనండి చికెన్ ధమ్ బిర్యానీ ఒకటి మటన్ బిర్యానీ ఒకటి అది కూడా బిర్యానీస్ కూడా స్పైసీగా ఉండాలి ఫుల్లండి రెండు ఫుల్లు ఫుల్లు గులాబ్జామ్ తీస్కురావాలి గులాబ్జామ్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ ఓకే సారి అంటే డైరెక్ట్గా రూమ్కే సర్వీస్ చేసేయండి సార్ మీరు నాకు నేను మీరు వస్తన్నప్పుడు స్కానర్ కూడా తీస్కురండి నేను మీకు స్కాన్ చేసేస్తాను ఓకే సార్ అంటేని